నమస్కారం నేను పదిమందికి బిర్యాని ఆర్డర్ చేద్దాము అనుకుంటున్నాను నాకు కొంచెం ఏ రకమైన బిర్యానీలపై కూపన్లు అందుబాటులో ఉన్నాయో తెలపగలరా కేవలం కొన్ని వాటిపైనే ఉన్నాయా కోడి మాంసం బిర్యానిపై ఎటువంటి కూపన్లు నాకు కనబడలేదు నాకు కొంచెం ఎలా ఆర్డర్ చేయాలో చెబుతారా నాకు ఆ కూపన్లు ఎక్కడ ఉన్నాయో తెలియజేయగలరా ఈ యాప్లో కూపన్ల మీద నొక్కాను ఎక్కడ అని వెతుకుతున్నాను ఎక్కడ వెతుకుతున్నానో నాకు